హాలో సార్ యాయియా సిటీ స్కూల్ విజయనగరం ఆ అండీ ఓకే సరే అదే మా చిన్న అబ్బాయిని పెద్ద అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దామనుకుంటున్నాను సార్ మా చిన్నబ్బాయి ఏమో చిన్నబ్బాయేమో ఎల్కెజి పెద్దబ్బాయి ఏమో సెకండ్ క్లాస్ సార్ ఆ అదే సార్ మీ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అడ్మిషన్ ఫీజు ఎంత ఏంటి ఫీజ్ ఎంత కనుక్కుందామని చేశాను సార్ పెద్ అదే పెద్ద బాబు సెకండ్ క్లాస్ సార్ ఆ చిన్నబ్బాయి ఫస్ట్ క్లాస్ అండీ అదే సార్ ఓకే అండీ సార్ ఎల్కెజికి సెర్ట్ కి సర్ ఆల్ ఆ

ఆ హ సార్ మాది ఇక్కడ వై జంక్షన్ దగ్గర సారు మాకు బస్సు ఫెసిలిటీ ఉందా సారు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సారు బుక్ బుక్స్ అన్ని మేమా మీరా సార్ కొంటారు ఇస్తారు ఓకే సార్ సారు ఓకే సార్ సారు మరి ఇది సారు యూనిఫాం సార్ ఆహా యూనిఫామ్కి మేము డబ్బులు పే చెయ్యాలా సార్ సార్ ఇప్పుడు ఫీజు ఫోర్టీ కే అన్నారు కదా నలభై వేలు అన్నారు కదా ఆరోజు సెకండ్ అబ్బాయి సార్ మరీ ఆ అ దాంట్లోనే కద సారు స్కూల్ ఫీజు బస్ ఫీజు కూడా అందులోనే కట్టారా ఆ ఒకే సార్ ఓకే సారు థ్యాంక్ యూ సార్ సార్ అదే సారు మీరు కొంచ్ సార్ అడ్మిట్ ఫీజు ఎంత సారు అవునా సారు ఒకే సారు అడ్మిషన్ ఫీజు ఎంత సారు అడ్మిషన్ ఫీజు టూ థౌసండ్ ఉంటుందా సార్ ఆ ఓకే సార్ సారు అయితే నేను రేపు వస్తా సార్ పిల్లలు తీసుకొని వచ్చి అడ్మిషన్ ఫీజు కట్టేసి జాయిన్ అవుతాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ